వ్యక్తులు మొదట గీయడం ప్రారంభించినపుడు చేసే కొన్ని సాధారణ తప్పులు వాళ్ళు చేసే పని చేసే మధ్యలో లెగిసి బయటికి వెళ్ళడం అలా చేయడం వల్ల వాళ్ళు గీయడం అంటే బొమ్మలు అనేవి తప్పులు పోతూ ఉంటాయి అలాగే వాటిని నివారించటానికి వాళ్ళు ఆ బొమ్మ గీయడం ప్రారంభించిన తర్వాత అది పూర్తయ్యే వరకు వేరే పనులు ఏమీ పెట్టుకోకుండా ఎంతో శ్రద్ధగా గీస్తారు అంతే కాకుండా వాళ్ళు ఒక గొప్ప ఆర్టిస్ట్ అవ్వడానికి చాలా అయితే కృషి చేస్తారు అలాగే అలా కృషి చేసి మంచి పేరునైతే సంపాదించుకుంటారు